మన రాష్ట్రపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని స సంరక్షిచ్చడంలో ప్రచారం చేయడం తెలుగు భాష యొక్క పాత్ర ఎంతో గొప్పదని ముందుగా మనం తెలుగు భాష అంటే ఏమిటో తెలుసుకుందామండి మానవులు తమ మనసులోని భావాలను బయట వ్యక్తపరిచే సాధనం తెలుగు భాష స్పష్టమైన ఉచ్ఛరణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలడమే భాషకు నిర్వచనం సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది అయితే మానవజాతి ఆవిర్గవం నాటికి ఆధునిక మానవునికి పరిణామం నాటికి మనిషి ఆవరణలోను అభిప్రాయ వ్యక్తీకరణలోను కలిగిన ఉత్సాహం మరియు భావోద్వేగాల సమల్యహం అనేవి భాషలకు పుట్టుకకు కారణమని చెప్పవచ్చు భాష సుమారు ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రిందట పుట్టి ఉంటుందని మనం మాట్లాడుకోవడానికి ముఖ్యమైన విషయాలు లేనప్పుడు వాతావరణం పరిసరాలు మొదట పరిసరాలు మొదలైన విషయాలు మీద మాట్లాడడం లేదా యోగక్షేమాలు విచారిస్తూ ఉండడం వంటివి చేస్తుంటాం ఇవన్నీ బ తెలుగు భాషకు సంబంధించిన విషయాలే తెలుగు భాష పాత్ర ఎంతో విశిష్టమైనది అనేది మనం చెప్పుకోవచ్చు మాట్లాడే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది ప్రాంత భేదాన్ని అనుసరించి భాష అనేక మార్పులకు లోనవుతుంది మానవుడు ప్రతి ప్రాంతంలోను ఆయా ప్రకృతి నియమాలను అనుసరించి మాట్లాడుతాడు అందువలనే మనకు అనేక భాషలు ఏర్పడ్డాయి అయితే ఒక భాష కుటుంబానికి చెందిన భాషలు మొదట ఒకే మాములు భాషగా ఉండి కాలక్రమంలో అనేక భాష భేదాలతో విడిపోయి అంతట వ్యాపించినవి అనేది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం భాషావేత్తలు ప్రపంచ భాషలను పది భాషా కుటుంబాలుగా విభజించారు సుమారు ఆరు వేల భాషలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది భారతదేశంలో వ్యవహరించే భాషలను నాలుగు భాషా కుటుంబాలుగా విభ వర్గీకరించారు మన మాతృభాష అయిన తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా గుర్తించారు భారతదేశంలో సుమారు వెయ్యిన్ని ఆరు వందల యాభై రెండు భాషలు ప్రజలు వ్యవహారంలో ఉన్నాయి భారత రాజ్యాంగంలోని ఎనభై అయిదవ షెడ్యూల్లో ఇరవై రెండు భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు ఇవండీ ఇది యొక్క తెలుగు భాష యొక్క నిర్వచనం ఇంత గొప్ప పాత్ర తెలుగు భాషకు కలిగిందిగా మనం భావించవచ్చు అలానే మనం తెలుగు భాషకు గల కొన్ని ప్రయోజనాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి నిత్యవ్యవహారంలో మనం మాట్లాడుతున్న భాషకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి నిత్యావసరం మనం మాట్లాడే భాష ఏమిటండి తెలుగు భాష భాషకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు ప్రయోజనం లేని భాషలు మనుగడలో ఉండవు అనేది గుర్తించినదిగా విషయం మానవులు మాట్లాడే భాషకు పశుపక్ష్యాదులు భాషకి మధ్య చాలా భేదం ఉంటుంది జంతువులు అరుపులలో పది కన్న ఎక్కువ రకాల ధ్వనులు ఉండవు కానీ మానవుల భాషలో రకరకాల ధ్వనులు కలిసి మాటలుగా రూపొందుతాయి అదే విధంగా మనము ప్రయోజనాలకొస్తే మొదటిగా మానవసమాజ చరిత్రను సమగ్రహంగా అర్ధం చేసుకోవచ్చు వివిధ జాతుల సంబంధాల చరిత్రను అవగాహన చేసుకోవచ్చు అభివృద్ధి సూత్రాలు గుర్తించవచ్చు వివిధజాతుల అంతర్జాతీయ అభివృద్ధికి దోహదమవుతుంది భాషల విషయంలో చారిత్రక దృష్టి ఏర్పడుతుంది అదే విధంగా భాష యొక్క ఆవశ్యకత తెలిసి మాతృభాష ప్రాధాన్యతను గురించి భాషా శాస్త్రవేత్తలు ప్రపంచ భాషలను పది భాషా కుటుంబాలుగా వర్గీకరించారు భారతదేశంలో ఉన్న భాషలు నాలుగు భాషా కుటుంబాలకి చెందినదిగా గుర్తించారు అందులో మన తెలుగు భాష చూడండి మన తెలుగు భాష అనేది ఒక ద్రావిడ భాష కుటుంబానికి చెందినదిగా భాషమని నిర్దాకరించారు భారత రాజ్యాంగం ఎనభై అయిదవ షెడ్యూలు ప్రస్తుతం ఇరవై రెండు భాషల ఆమోదం పొంది ఉన్నాయి వీటిని భారత రాజ్యాంగం అధికారిక భాషలుగా గుర్తించారు తెలుగు భాషకు ఇంతటి గొప్ప పాత్ర కలిగి ఉండడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను నాకు తెలిసిన విషయాలు మన తెలుగు భాషా గురించి నేను మీతో పంచుకున్నాను ధన్యవాదములు